ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా సాంకేతిక సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటున్నారని మనం చెప్పుకోవచ్చు

యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల డిష్టిల్ పేమెంట్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా వ్యవసాయ రంగంలో మనం చూసుకున్నట్లయితే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో రైతులు టెక్నాలజీ మీద అవగాహన ఉండడం వల్ల టెక్నాలజీని వాడుకొని వారు పంట విషయంలో అధిక దిగుబడి రాబడి వారు తెప్పించుకుంటున్నారు కానీ మన రైతులకి టెక్నాలజీ మీద అవగాహన లేకపోవడం వల్ల అది ఎలా వాడాలో తెలియక పోవడం వల్ల మన రైతులు ఇంకా వ్యవసాయ రంగంలో చాలా నష్టాలు పొందుతున్నారని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్న జనాలకి లేదా స్టూడెంట్స్కి కంప్యూటర్ మీద అవగాహన అనేది తక్కువుగా ఉన్నది కంప్యూటర్ స్కిల్స్ అనేది గవర్నమెంటు దీని మీద దృష్టి సారించి వారికి కంప్యూటర్ స్కిల్స్ కూడా ఎక్కువగా నేర్పిస్తే వారు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ పీపుల్కి స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి స్కిల్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల వారి జీవన ఉపాధి వారు కోల్పోవడమే కాకుండా వారి అన్ ఎంప్లాయిమెంట్ అనే సమస్య ద్వారా వారు చాలా నష్టపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ స్కిల్సు లేదా కంప్యూటర్ స్కిల్స్ కూడా ప్రజలకి నేర్పిస్తే అన్ని రంగాల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేవారు స్థిరపడి అధిక దిగుబడి సంపాదించి అలాగే అధికంగా నష్టపోకుండా చాలా ఆనందంతో వారి జీవనం కొనసాగిస్తారని మనం చెప్పుకోవచ్చు